తెలుగుభాషలో మాకు ఆశక్తికరంగా అనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏమిటే మాకు ఎక్కువగా కవితలు కవిపరిచయాలు ఇంకా కొన్ని పద్యాలు ఇట్లాంటివన్ని కూడా తెలుగు భాషలో అచ్చ తెలుగులో ఉంటాయి అలానే ఆశక్తికరంగా ఉంటాయి ఆశక్తికరంగా అనిపించే ఇంకొన్ని ఏమిటంటే నవళ్ళు నవళ్ళు ఇ ఇంత చదివినా కానీ వస్తూనే వుంటాయి అది చదివే కొద్ది ఆశక్తి పుట్టిస్తుంది అట్లాంటివన్ని కూడా మాకు చాలా ఆశక్తిగా అనిపిస్తాయి తెలుగు భాషలో తెలుగులో ఉన్న ఉన్నవి చదవడానికి మేము ఎక్కువ ఆశక్తి చూపిస్తాం